ప్రపంచం చాలా వేగవంతంగా మారుతుంది నేను చూసిన ప్రపంచంలో సాంకేతిక పర్యావరణం మరియు సమాజం వంటి వివిధ రంగాలలో మార్పులు చేసుకుంటున్నాయి ఈ మార్పులు కొన్నిసార్లు సానుకూలంగా ఉంటాయి మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటాయి సానుకూల మార్పులలో ఒకటి సాంకేతికత యొక్క అభివృద్ధి సాంకేతికత మన జీవితాలను అనేక విధాలుగా మెరుగుపరుస్తుంది ఇది కమ్యూనికేషన్ను సులభతరం చేస్తుంది కూడా సమాచారాన్ని యాక్సస్ చేయడం సులభతరం చేస్తుంది మరియు కొత్త ఉత్పత్తులు మరియు సేవలను సృష్టించడానికి అనుమతిస్తుంది ప్రతికూల మార్పులలో ఒకటి పర్యావరణ మార్పు పర్యావరణ మార్పు అనేది గ్లోబల్ వార్మింగ్ సముద్ర మట్టం పెరగడం మరియు అసాధారణ వాతావరణ సంఘటనలు వంటి అనేక సమస్యలను దారి తీస్తుంది సమాజంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి జనాభివృద్ధి నగరీకరణ మరియు వలసల వంటి అంశాలు సమాజాన్ని మా మారుస్తున్నాయి ఈ మార్పులు కొత్త సవాళ్ళని సృష్టించాయి అయితే అవి కొత్త అవకాశాలను కూడా తెరుస్తాయి మొత్తం మీద ప్రపంచం ఒక డైనమిక్ మరియు మార్పు చెందుతున్న ప్రదేశం ఈ మార్పులు ప్రతికూలంగా లేదా సానుకూలంగా కూడా ఉంటాయి అవి మన జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి